నేను పది మూడు రెండు వేల ఐదున సికింద్రాబాద్ నుండి నెల్లూర్కి సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో శౌచాలయాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి నేను అక్కడ అతికించబడి ఉన్న రైల్వే నెంబర్కి కాల్ చేయడంతో రైల్వే సిబ్బంది వారు స్పందించి రైలు ప్రయాణంలో తదుపరి స్టేషన్లో శౌచాలయాన్ని శుభ్రపరిచే కార్మికులను పంపించడం జరిగింది వారు శౌచాలయాలను శుభ్రపరచి ప్రయాణికులందరికీ చక్కని సౌకర్యాన్ని కల్పించారు రైల్వే సిబ్బంది వారు స్పందించిన విధానానికి నేను చాలా ఆనందిస్తున్నాను మిగతా ప్రయాణికులు కూడా ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఆ నంబరుకు ఫోన్ చేసి వారు రైల్వే సిబ్బంది వారి సేవలను పొందవచ్చు